హలో మేడం మాకొక ట్రస్ట్ ఉంది మేడం వినాయక చవితికి డ్రెస్సెస్ కావాలి మాకు అంటే ఎల్లోగా ఎల్లో కావాలి అవి రేటు ఎంత పడుతుంది మేడం

అంటే చీరలు చీరలు కూడా కా కావాలి ఒక అంటే రెండు మూడు కలర్స్ కావాలి అందులో షేర్వానీ షేర్వానీ కావాలి షేర్వానీ అది డ్రెస్ ఏమో డ్రెస్సెస్ ఏమో ఐదు వందలకు ఎక్కువ కావాలి పది డ్రెస్సులు కావాలి అది ఎంత కాస్ట్ పడుతుంది అంటే పది తీసుకుంటే ఎంత పడుతుంది ఒక్కొక్కటి తీసుకుంటే ఎలా పడుతుంది

ఓకే మేడం శారీస్ కావాలి అలాగే శారీస్ పది కావాలి ఒక్క ఒక్కదానికైతే ఎలా పడుతుంది పది శారీస్కైతే ఎలా పడుతుంది

పది శారీస్ కావాలి మాకు అంటే కలర్సు అవైలబుల్గున్నాయండి ఏమేం కలర్స్ ఉన్నాయి మేడం వైట్ వద్దు మేడం ఎల్లో కావాలి ఎల్లో కావాలి షేర్వానేమో ఎల్లో కావాలి శారీస్ శారీస్ ఆరంజ్ కావాలి మేడం బాడ్బర్ వచ్చేసిందా కొంచెం గ్రాండ్గా అగుపీయాలి మేడం

పది కావాలి మేడం శారీస్ పది కావాలి షెర్వాని పది కావాలి